హలో క్యాబ్ డే డ్రైవర్ అండి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చాము అకామిడేషన్ ఏమన్న ఉందా సార్ ఇక్కడ హోటల్ అట్లా హోటల్లాగ కాకుండా ఇల్లు లాగా ఉండాలి మా పేరెంట్స్ ఇట్లా ఒప్పుకోరు హోటల్స్ లాంటివి మీరు అలాంటివి కాకుండా ఇల్ ఇల్లు లాగా ఉండేవి కావాలి సార్ ఎందుకంటే మా పేరెంట్స్ ఒప్పుకోరు ఇట్లా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది అందుకని మిమ్మల్ని హోటల్లాగ కాకుండా ఇల్లు లాగ ఉండేవి కావాలి తక్కువ అదే సార్ నేను ప్రెసెంట్ అంబర్పేట్లో ఉన్నాను సార్ ఇక్కడికి వచ్చి ఇది గోల్కొండ అలాంటివి ఓకే సార్ అలాగే చూడండి కొంచెం చుట్టుపక్కల ఎన్విరాల్మెంట్ మంచిగా ఉండేలాగ అంటే ఏమి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మంచిగా ఉండాలి ఫెసిలిటీస్ ఫ్రైస్ మంచిగా ఉండాలి ఎన్విరాల్మెంట్ బాగా ఉండాలి నైబర్స్ మంచిగా ఉండాలి

మంచి మంచి రామోజీ ఫిలిం సిటీ లాంటివి ఫేమస్ ఉంటాయి కదా సార్ తెల్ తెలంగాణాలో అలా తీసుకు వెళ్ళండి సార్ తెలం ఇప్పుడు తెలంగాణలో ఈ ఈ హైదరాబాద్కు సంబంధించిన ప్లేసెస్కు తీసుకు వెళ్తారా సార్ లేకపోతే అవుట్స్ కూడా తీసుకు వెళ్తారా అట్లయితే ఎంత మనీ ఇట్లా ఎన్ని డేస్ పట్టుద్ధి సార్ అంటే ఇప్పుడు ఒక జనరల్గా మీరు రోజు డ్రైవ్ చేస్తారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది కదా ఇక్కడ అక్కడ ప్లేసెస్ బాగుంటాయా ఎన్ని డేస్ పట్టుద్ది విజిట్ చేయడానికి సురేష్ మా ఫ్యామిలీతో వచ్చాము మా సిస్టర్ లొకేషన్ పంపిస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ